మా ఇంటి పక్కన నేను శుభ్రంగా పెట్టుకోవాలంటే ఇంటి చుట్టూ కలుపు మొక్కలు కలుపు కలుపు ముఖ్యంగా కలుపు మొక్కలు రానీయకుండా నేను నాతో క్లియర్ అయ్యే పరిస్థితి ఉంటే నాతో చేసుకుంటాను లేకపోతే నాతోపాటు ఇంకొక మనిషిని దగ్గర పెట్టుకొని వాళ్ళని ఏదో కలుపు మొక్కలు గలీజ్గా ఉండే మొత్తం అంతా శుభ్రం చేసుకొని దాన్ని శుభ్రపరచుకుంటాం ముఖ్యంగా శుభ్రపరుచుకొని దాని తర్వాత ఆ కలుపు రానీయకుండా ఏదో మళ్ళీ మళ్ళీ దానికి అక్కడక్కడ మనం ఏదో మనకి ఇంటికి కావాల్సిన పరిశుభ్రంగా ఉండగలిగిన దానికి ఒక పూల చెట్టో లేదనుకుంటే మొత్తం మీద ఒక ఒక వేప చెట్టో ఇట్టా మనకు ఆక్సిజన్ రూపంగా మనకు ప్రాణవాయువు ఇచ్చే చెట్టు చేమ ఇంటి పక్కన పెట్టుకోవడం అది మనకు పరిశుభ్రంగా పెట్టుకోవడం ఆ చెట్టు ఎండిపోకుండా దానికి నీళ్లు పోసుకోవడము అప్పుడప్పుడు ఏదో పూల చెట్టుగా ఉండిందంటే ఆ పూలు పూస్తే ఏదో మన ఇంట్లో బిడ్డలు పెట్టుకోవచ్చును ఏదో పఠాలకి పెట్టుకోవచ్చును వేసుకోవచ్చును ఆ చెట్టు చేమ ఉండేదానివల్ల మనకు వాతావరణంగా మన ఇంటి పరిసరాలు అంతా శుభ్రంగా ఉంటుంది మనకు కుటుంబ పరంగా మనకు వేరే జబ్బులు గిబ్బులు అంతా రాకుండా మనం యాక్టివ్గా ఉండేదానికి అవి ఉపయోగపడుతుంది మన ఇంటి ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకున్నా కానీ మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది మనకు ఆరోగ్యంగా ఉండగలుగుతాము మనం ఆక్సిజన్ రూపంగా కొన్ని మొక్కలు పెంచుకుంటే అవి బాగా క్లీన్గా ఉండిందంటే మనం ఇంట్లో ఉండగలిగిన వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉంటాము ఇకపోతే ఇల్లు శుభ్రం చేసుకుంటాము ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఆ గలీజ్ అంత ఇంట్లో పెట్టుకోవడము లేకుంటే పక్కన పోయడము ఇటువంటి పరిస్థితి అంతా లేకుండా ఆ చెత్తంతా తీసుకొని పోయి పక్కన పక్కన ఏదో కుండీ ఉంటే ఆ కుండీలో వేసుకోవడం ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ మనం పెట్టుకున్న చెట్లు ఎండిపోకుండా దాన్ని కాపాడుకునే దానికోసం రోజు మార్చి రోజు లేదు అంటే రోజు కొంత నీళ్లు ఒక్కో చెట్టుకి నీళ్ళు పోసుకోవడము ఆ చెట్టుని సావకుండా దాన్ని కాపాడుకోవడం మళ్ల కలుపు మొక్క వస్తే ఆ కలుపు మొక్కలు మొత్తం శుభ్రం చేసుకోవడము ఇట్టా వారం పది రోజులకొకనాటికి శుభ్రంగా పెట్టుకొని మన వాతావరణం ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని మనం ఎంతవరకు అయితే క్లియర్గా పెట్టుకోగలుగుతామో మన శరీరాన్ని అంత కాపాడుకోగలుగుతాం అదీ మొత్తం మీద మనము ఇంటి ఇంటి ఇంటిని శుభ్రంగా పెట్టుకునేది ఆ ఇంటిని శుభ్రం చేసుకునే దానివల్ల మన ఇంట్లో పసిబిడ్డలు ఉంటారు ఆ పసిబిడ్డలు ఉన్నప్పుడు వాళ్లకి ఆక్సిజన్ రూపంగా గలీజ్గా ఉంటే మన వాళ్లు శుభ్రంగా ఉండదు చిన్న బిడ్డలు ఎదగరు చిన్న బిడ్డలు వాళ్లకి కొంచెం ఇబ్బందులు అంతా వస్తూ ఉంటయి కాబట్టి ఎప్పుడు ఇల్లుని శుభ్రం పెట్టుకోవాలా ఇల్లు శుభ్రంగా ఉండగలిగితే మన ఇంట్లో ఉండే బిడ్డల కానుంచి మనం ఉండగలిగిన ఇది కానించి అన్నీ అంతా నీట్గా ఉంటుంది అంత నీట్గా ఉండగలిగితే మనము ఏ డాక్టర్ దగ్గరికి పోవలసినది అంత ఎక్కువగా ఉండదు మనకు ఆ ఆ ఇంటి పరిసరాలలో మనము ఎటువంటి చెట్లు పెట్టుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అటువంటి చెట్లు పెట్టుకొని ఆ చెట్లని మొత్తం మీద కాపాడుకుంటూ మనం రోజువారిగా మనం ఇంట్లో చేయవలసిన పనిలో మన శుభ్రంగా చేసుకొని ఇల్లు శుభ్రంగా పెట్టుకొని ఆ శుభ్రం చేసుకున్న తర్వాత అది గలీజ్ని అంతా తీసుకుపోయి మళ్ల పక్కన పక్కన దూరంగా ఎత్తపోయి ఆ కుండీలో ఎత్తపోయి వేసుకోవడము మన ఇంటి ఇల్లు ఇల్లు అంతా శుభ్రంగా పెట్టుకోవాలా ఇల్లు శుభ్రమే కాదు మన ఇంట్లో ఉండే సామాన్లు కానీ మన బట్టలు కానీ ఏది కానీ మన వస్తువులు కానీ ముఖ్యంగా మనం ప్రతి ఒక్కటి ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అంత శుభ్రంగా మనకు ఇల్లు బయట వ్యక్తులు వచ్చినారు మన ఇల్లు చూస్తే అంత శుభ్రంగా ఉంటుంది ఇంటి చుట్టుపక్కల మనం చెట్టు చేమ పెంచుకుంటాము బయట నుంచి వచ్చినారు అంటే వాళ్లు ఈ చెట్టు చేమ ఇది ఏమి చెట్లు పెట్టినారు ఏమి ఇది దీన్ని ఏ విధంగా కాపాడినారు దీనికి మంచి చెడ్డ ఏమి దీన్ని ఎలా పెట్టినారు దీన్ని ఎక్కడ తెచ్చిపెట్టినారు ఏమని చెప్పేసనే వచ్చినోళ్లు కూడా మనల్ని మంచి చెడ్డ అడుగుతారు ఎందువల్ల మనం ఇంటి చుట్టూ అటువంటి శుభ్రంగా పెట్టుకొని మన చెట్టు చేమ మనం కావాల్సిన చెట్లు పెంచుకొని ఆ చెట్లు మనం ఏ విధంగా కాపాడుకుంటామో వచ్చిన వాళ్ల మన కన్ను ఆ చెట్ల మీద పడుతుంది ఎట్టా పడుతుందంటే ఆ చెట్టుని మనం అంత శుభ్రంగా దాన్ని కాపాడుకోవాల అంత శుభ్రంగా దాన్ని పెట్టుకొని ఒక పూల చెట్టు కావచ్చు మనకి ఏదో ఆరోగ్యంగా మనకి ఉండగలిగిన చెట్లు మనం ఎంతవరకు అయితే కాపాడుకుంటామో మన చుట్టాలు కావచ్చు లేకుంటే ఏదో పక్కన పక్కన ఉండగలిగిన వాళ్లు మన ఇంటికి వచ్చినప్పుడు ఆ చెట్టుని మీరు ఏ చెట్టు పెట్టినారు ఎక్కడి నుంచి తెచ్చినారు ఇది ఏ విధంగా దీనికి పెంచినారు దీన్ని ఎలా చేసినారు దీనికి ఏమి పెట్టినారు అనేసి మనం చేసిన దాన్నిబట్టి మనం వచ్చిన వాళ్ళు మనల్ని అడుగుతారు మనల్ని అడిగి చూసుకొని మనం పరిసరాలు మన ఇంట్లో మన మంచి చెడ్డలు మనం చూసుకుంటే మనం తీసుకున్న ఏమి తీసుకున్నామో మనం ఇంకొకరు మనల్ని అడుగుతూ ఉంటే మన సంతోషంగా మనం ఇది చేసిన అది చేసినమని చెప్పుకుంటే మనకు అదొక ఆనందంగా ఉంటుంది మనం ఇల్లు శుభ్రంగా పెట్టుకొని మనం పెట్టుకుంటే బయటి నుంచి వచ్చిన వాళ్లు కావచ్చు ఏదో ఉండగలిగిన వాళ్లు వాళ్లు వీళ్లు వచ్చి ఎంత శుభ్రంగా ఉంటుంది ఈ చెట్టు చేమ అనేది మొత్తం మీద ఎంత పూలు పూసో లేకుంటే చెట్టు పచ్చంగా ఉండి ఎంత అయితే ఉంటుందో అంత ఆరోగ్యంగా మన ఇంట్లో ఉండగలిగిన వాళ్ళు కూడా ఉంటారు బయట నుంచి వచ్చిన వాళ్లకైతే వాళ్లకి ముఖ్యంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఆనందంగా ఉంటుంది కంటికి కంటికి అంత ఇంపుగా ఉంటుంది మన ఇంటి పక్కల ఆ చెట్టు చేమ పెట్టుకుని వాళ్ళని కాపాడుకొని ఇది చేసుకోగలిగితే అంత నీట్గా ఉంటుంది